టెక్నాలజీ టెక్నాలజీ అనేది జీవితంలో చాలా మార్పు చాలా చాలా మార్పులు తీసుకొస్తూ ఉంది అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా మంది పేరుందుతోంది అభివృద్ధి అంటే టెక్నాలజీ పెరగడాన్నే అభివృద్ధి అంటున్నారు మన వాళ్ళు కానీ నిజానికి అభివృద్ధి అంటే మనం ఎదగడం మనతో పాటు చుట్టూ ఉన్నవాళ్ళు ఎదగడం మన దేశంలోని ఎదిగిన వాళ్లే ఇంకా ఎదుగుతున్నారు గానీ కింద స్థాయి వాళ్ళు ఎదగడం అనేది చాలా తక్కువ మన టెక్నాలజీ ఎంత పెరుగుతుందో మన రూపాయి విలువ అంత దిగజారుతుంది టెక్నాలజీతో పాటు రూపాయి విలువ కూడా అంతే స్థాయిలో ఎదిగితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ప్రస్తుతానికి నా చేతిలోని ఈ స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టే ఈ విధంగా నా అభిప్రాయాన్ని పంచుకోగలుగుతున్నాము ఇది ఒక రకంగా టెక్నాలజీ ఇంప్రూవ్మెంటే ఎందుకంటే ఒక ఈ టెక్నాలజీలు లేని కాలంలోనే మనం ఒక చోటు నుంచి ఒక చోటికి ఇన్ఫర్మేషన్ విషయాాలని చాలా చక్కగా చాలా వేగంగా పంపించగలిగే వాళ్ళం అంటే అప్పుడున్న వ్యవస్థలోని టెక్నాలజీని మనుషులు ఉపయోగించేవాారు ఇంతా కూడా యంత్రాల మీద ఆధారపడిపోవడాన్ని జరుగుతూ ఉంటే అఫ్కోర్స్ నిజమే కానీ మనుషుల వాడకం తగ్గి యంత్రాల వాడకం పెరిగినప్పుడు మనుషులు బద్దకస్తులు అయిపోయి వాళ్ళ మెదడుని సరిగ్గా ఉపయోగించటం లేదు శరీరాన్ని కాని ఊబకాయాలు అవి అందుకే వస్తున్నాయి షుగర్ పేషెంట్లు ఎక్కువ మంది బీపీ పేషెంట్లు థైరాయిడ్ పేషెంట్లు వీళ్ళందరూ ఎక్కువ మంది అవ్వడానికి గల కారణం వాళ్ళ శరీరాలని మెదడుని సరిగ్గా ఉపయోగించకపోవడం దానికి గల కారణం టెక్నాలజీ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో మానవాళి అంత పురోగతి అంత దిగుజారుతోంది ఒకప్పుడు మనిషి తెలివితేేటలని లెక్కవేయాలంటే చాలా కఠినమైన ప్రశ్నలు చాలా కఠినమైన టెస్ట్లు ఉండేవి కానీ ఈ రోజుల్లోని సామాన్యమైన వాటిని కూడా పెద్ద టాస్క్ కింద చూస్తున్నారు దాన్ని కంప్లీట్ చేయడమే పెద్ద పనిగా వీడియో గేమ్స్ తోటి ఎడిట్ అయిపోతున్నారు పిల్లలు ఇదే టెక్నాలజీ అభివృద్ధి చెందుంతోంది కానీ స్కూల్స్లో కూడా పిల్లల టెక్నాలజీ పేరుతోటి మొబైల్స్కి ట్యాబ్లెట్స్కి అలవాటు పడిపోతున్నారు దీని వలన రాబోయే తరాలు ముందు ముందు తరాలు మెదడ్లు మరీ మొద్దుబారిపోయి కనీసం నాలుగు ప్లస్ నాలుగు ఎంతరా అంటే ఎనిమిది అని టక్కున ఆన్సర్ చెప్పగలిగే పరిస్థితుల్లో కూడా ఉండరు మన పిల్లలు సో ఈ విధంగా జనరేషన్లోని ఇబ్బందులు అనేవాటిని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది క్యాలకులేటర్ మీది కాని అసలు టెక్నాలజీని కనుక్కున్నది మనిషి తప్పు చేయకుండా సులభతరంగా పని చేసుకోవాలి అనే ఉద్దేశం అది తప్పు కాదు కానీ ఎప్పుడైతే సులభతరంగా పనిచేయడం వచ్చిందో అక్కడి నుంచి మనిషి పనిచేయడం మానేసి దాని మీద ఆధారపడిపోవడం అలవాటు చేసుకున్నాడు అది తప్పు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఆ టికెట్లు బుక్ చేసుకోవాలి టికెట్ బుక్ రైల్వే టిక్కెటో బస్ టిక్కెటో బుక్ మనం ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం బస్స్టాండ్కో లేదా రైల్వే స్టేషన్కో ఎక్కడో సుదూరంగా ఉన్న ప్రాంతానికి వెళ్లి మనం బుక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ టెక్నాలజీ ఉపయోగించి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్తోటే వాటిని మనం బుక్ చేసుకోగలుగుతున్నాం ఎక్కడో అమెరికాలోనో లేదంటే కాశీలోన ఉన్న రూమ్స్ని కూడా బుక్ చేసుకుని ముందుగానే మనం ప్రీప్లాన్ షెడ్యూల్ అనేది వేసుకోగలుగుతున్నాం అది టెక్నాలజీ డెవలప్ అవ్వడం వలన మాత్రమే సాధ్యమయింది సరైందే కానీ ఒకప్పటి రోజుల్లో ఉన్న టెక్నాలజీ ప్రకారంగా మనము అయితే కనుక సుదూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ముందుగానే అన్ని ప్రిపేర్ చేసుకుని వెళ్ళడానికి రావడానికి ఎంత ఖర్చువుతుంది అక్కడ ఎక్కడ ఉంటాము తెలిసిన వాళ్ళు బంధుత్వాలు తెలిసేవి మాటలు మాటలు ఉండేవి ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగి కనీసం పక్క పక్కన కూర్చున వ్యక్తుల మధ్య మంచి అవగాహన కాని ఉండట్లేదు అలాగే వాళ్ళ మధ్య సయోధ్య ఉండట్లేదు పక్కనే కూర్చుంటారు పబ్జి గేమ్ అంటారు వీడియో గేమ్లో మాట్లాడతారు తప్పించి పక్కనే ఉన్న స్నేహితుడితోటి మొహం తెప్పి కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడుకోరు కళల్లో కళ్ళు పెట్టుకొని మాట్లాడుకోవడమంటే అదొక ప్రేమికులు మాత్రమే చేసే పనిలాగా భావిస్తారు అసలు ఐ కాంటాక్ట్ అనేది ప్రతి ఒక్క వ్యక్తితోటి ఉండాలి గురువుకి శిష్యుడితోటి ఉండాలి శిష్యుడి గురువుతోటి ఉండాలి అమ్మకి కొడుకుతో ఉండాలి తల్లికి కొడుకుతో ఉండాలి కొడుకు తల్లితో ఉండాలి అందరికీ కూడా ఉండాలి బట్ ఈ టెక్నాలజీ పెరగడంతోటి ఏవో ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా రిలేషన్షిప్ కానీ లేదంటే మంచి సంబంధాలు బాంధవ్యాలు కానీ ఏమి కూడా ఉండట్లేదు ఓకే థ్యాంక్యు ఇవి టెక్నాలజీ పెరగడం అనేది చాలా మంచి విషయమే మా జీవితాల్లోని మా సమాజంలోని చాలా ఎంతో మార్పు తీసుకొచ్చాయి ఫోన్లోనే నెట్ ఉండడం వల్ల ఫైవ్ జి నెట్స్ రావడం వలన స్పీడ్గా పనులు అనేవి జరుగుతున్నాయి టికెట్స్ అయితేనేవి బ్యాంకింగ్ అయితేనేవి పేమెంట్స్ అయితేనేవి షాపింగ్ ఎనీథింగ్ ఏదైనా సరే ఇంట్లోకి కూర్చొని చేసుకోగలుగుతున్నాం మనకి కాళ్ళ దగ్గరికి అన్నీ వచ్చి చేరుతున్నాయి దీనివలన మనిషి బద్దకస్తుడు అయిపోయి ఏ పని చేసుకోలేని సోమరిపోతులా తయారవుతున్నాడు మన పనులు మనం చేసుకోవాలి అలాగే టెక్నాలజీని ఉపయోగించుకుని వెళ్లి చేసుకోలేని పనుని చేసుకోవాలి అది బాగుంటుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్